కూరగాయలున్నాయాండి మీ దగ్గర మాకు అన్నీ అన్నీ కావాలి ఇక చిన్న ఫంక్షన్ ఉన్నదైతే అన్నీ అదొక పది కిలోలు అదొక పది కిలోలు కావాలి ఫ్రెష్ ఏనా మనకు కూరగాయలు ఫ్రెష్ ఏనా అంటే డెలివరీ ఇక్కడ ఇంటికే వస్తుందా దానికి వేరే పడుతుందా మనీ కూరగాయలు తెచ్చినాక అన్నీ పుచ్చిపోయినాయి అవన్నీ నువ్వు ఐదు ఆరు రోజుల కిందికి పోసినాయి అట్లాంటివి ఉండొద్దు మరి మళ్ళా మంచిగా లేకుండా మళ్ళా మీకే రిటన్ పెడతాం మరి ఎంత పడుతుంది ఇప్పుడు ఈ వంకాయలకు ఇట్లా కూ కాకరకాయలకు పది కిలోలకు నాలుగొందలా ఇప్పుడు మరి గిన్ని కూరగాయలు కొంటాన్నాం కదా మాకేం డిస్కౌంట్ లేదా అరే ఎందులోనైనా డిస్కౌంట్ ఉంటుంది కదా మరి ఎలా ఇప్పుడు కూరగాయలు కొన్నందుకు ఏమన్నా ఈ కొత్తిమీర కూడా ఈ ఏమి ఇవ్వరా ఇక తక్కువ జేయుర్రి రేటు అంతేనా మాకు ఇక్కడ సుందరశాలకు రావాలి రా రా రావి చెట్టు కాడకి రావాలి బండి మాకు ఇన్నేళ్ళ వెళ్తుంది ఇట్లకెళ్ళి మల్లా సీదా బ్యారేజీ కాడకి పోయి దింపుకొని రావాలిక లేకపోతే మేమే దొబ్బుతాం అక్కడ దాక మీకు చేతకాకపోతే దొబ్బుకుంటా దొబ్బుకుంటూ అక్కడి దాక వస్తాం అక్కడ దాక రోడ్డు దాకా దొబ్బి పంపిస్తాం మళ్ళా ఓకే కూరగాయలు కూరగాయలు కూరగాయలు తెత్తరు గానీ మరి ఏమన్నా వంట చేసేటోళ్ళు కూడా ఉంటారా మీ కాడ అంతేనా ఇక ఇక నేనే చేస్తాలే ఇక నాకు కూడా చేయొచ్చు గానీ అట్లా అడిగినా నాకు పనులు ఉన్నాయి మళ్ళా ఫంక్షన్లో మీకేమన్నా చేసేటోళ్ళు ఉంటారంటే మస్తున్నాడు గానీ యా అంతే ఇక నేనే చేసుకుంటా తియ్యి అదంతా ఎందుకు కా కూరగాయలు మరి కడిగేసినవి వస్తాయా ఎట్లొస్తాయి

సాయంత్రం ఒక ఫైవ్ వరకస్తే మాకు కోసుకుని చేసే వరకు ఇక టెన్ వరకు అయిపోతుంది ఇక ఇది నావే లక్ష్మణ్ కగ్గూరి సుందరశాల ఇవాళ సాయంత్రం ఫై ఫై ఓకే ఓకే